సార్ సార్ పం ప్లంబింగ్ సర్వీసా సార్ మా ఇంట్లో కొంచెం వాటర్ లికే లీకేజీ ఎక్కువ అవుతుంది సార్ మా పంప్ పంప్ నుంచి మా సింక్ నుంచి వ వచ్చి కొంచెం చూసి పోతారా అవును సార్ వా వాటర్ లీకేజే కాదు సార్ మొత్తం వాటర్ డ్రైనేజ్ చాలా గలీజ్ అవుతుంది సార్ కొంచెం సా అంటే ప్రతీ వారం వారానికోసారి రిపేర్ వస్తుంది కొంచెం చూసి వెళ్తారా వాష్ రూమ్స్లో అవుతుంది ఇంకోటి సింక్ కిచెన్లోని కూడా అవుతుంది సార్ అవును సార్ అంటే చాలా ఒక టెన్ టెన్ ఇయర్స్ బ్యాక్ పెట్టించిన పైప్స్ ఉన్నాయి సార్ అన్నీ సో క దాని వల్ల అవుతుందేమో అని డౌట్తో మీకు ఫోన్ చేసాం సార్ ఓకే సార్ నార్మల్గా వచ్చేసేయినాయి సార్ నా నార్మల్గా వచ్చేసేయినాయి సార్ ఓకే సార్ బా బాత్రూం సింక్ సార్ ఇంకోటి ఇం ఇంట్లో కిచెన్లో కిచెన్ సింక్లో అండ్ బాత్రూం వాష్ రూమ్స్లో ఉన్న సింక్ కొంచెం ప్రాబ్లెమ్ వస్తుంది సార్

ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్

ఏం లేదు జస్ట్ అంటే జస్ట్ వాటర్ వెళ్ళట్లేదు ఇంకోటి ఇక అక్కడ నుంచి కంపు వాసన వస్తుంది కొంచెం

ఓకే సార్ చేసుకుని చేస్తాం సార్ ఓకే సార్ కాస్ట్ ఎంత సార్ దానికి

ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓ ఓకే సార్ ఇదే ఇదే నెంబర్కి చేయండి సార్ ఓకే త్యాంక్ యూ త్యాంక్ యూ సార్